నేను పంట పొలానికి బీమా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నాను దరఖాస్తు చేసుకోవడానికి కాగితాలు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పొలం కాగితాలు సబ్మిట్ చెయ్యాలి అనుకుంటున్నాను పంట పొలానికి బీమా పొందాలి అనుకుంటున్నాను